గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఎన్నో రకాల ఆటలను అయితే ఆడుతు ఉంటారు అలాగే వాళ్లు ఆటలు ఆడటం వల్ల వాళ్ళ బాడీ అనేది ఎంతో ఫిట్గాను అంతేకాకుండా వాళ్ళకు తొందరగా జ్వరాలు ఎటువంటి ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ రోగాలు అనేవి రావు అలాగే ఆ ప్రదేశాలలో వాతావరణం చాలా చక్కగా అలాగే కాలుష్యరహితంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆటలు ఆడటం వలన ఎక్కువ సంవత్సరాలు అయితే జీవిస్తారు